నమస్కారమండీ నేను ఒక టూరిస్టుని అనగా ప్రాంతాలను సంధించేవాడిని నేను ప్ర ప్రమాణంలో భాగంగా మీ ప్రాంతంలో అనగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాను ఇక్కడ సందర్శకులకు అత్యంత ఆకర్షించే ప్రదేశాలు ప్రాంతాలు ఉన్నాయా కాస్త చెప్పగలరా అండీ నా పేరు చాందిని మీ పేరు నేను తెలంగాణ నుండి వస్తున్నానండి అవునండీ నేను కూడా విన్నాను అక్కడ ప్రాంతం పచ్చదనంతో నిండి ఉంటుందని నేను నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను ఇంకా కొన్ని చెప్తారా అండీ ఓకే అండీ అవునా అండి ఓకే అండి తెలుసండి ఓకే అండి

అవునా అండీ సరే అండి ఓకే అండి సరే అండి ధన్యవాదాలు ఉంటానండి సరే అండి